నమస్కారం మాస్టారు గారు శుభోదయం కూర్చోండి మీతో రాబోతున్న పరీక్షల గురించి చర్చిద్దాం అని పిలిపించాను ఈ సమస్య నా దృష్టికి వచ్చి తీసుకొచ్చినందుకు చాల సంతోషం పాఠ్య ప్రణాళిక మనం అనుకున్న విధంగా అమలు చేయకపోవడానికి తగిన కారణాలు మీరు చెప్పగలరా అవును మాస్టారుగారు నేను కూడా దానిని ఏకీభవిస్తున్నాను మనం అనుకోని అడ్డంకులు ఎదుర్కోవడం వల్ల పాఠ్యంశాలు పూర్తి చేయడం లేకపోవడం మన మీదే భారం పడినది మనకు ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉన్నది కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి లేకపోతే విద్యార్థులకు ఉన్నతమైన ఉత్తీర్ణత సాధించలేకపోవచ్చు మంచిది మాస్టారుగారు మీరు కొత్త ప్రణాళిక రూపొందించుకొని తర్వాత నన్ను మీరు సంప్రదించండి ఏవైనా కీలక మార్పులు చేయడమా చేయవలసి వస్తే మనం చ కలిసి చర్చించుకుందాం అలాగే అలాగే మాస్టారుగారు ఈ ఆలోచన నాకు కూడా నచ్చింది